మేము మా బావిలోని నీటిని గిలక ద్వారా మేము బయటికి తీస్తాము ఒకటి గిలక వేసుకొని ఆ గిలకకు తాడు తాడు ఉంటుంది ఆ తాడు పెద్ద ఒక ఒక రెండు కిలోమీటర్ల పొడవు ఒక రెండు మీటర్ల రెండు మీటర్ల పొడవు ఉన్న తాడుని తీసుకొని దానికి ఒకటి బకెట్ లాంటిది కట్టి మేము బొక్కెన లాంటిది కట్టి తాడుకు ఆ గిలక పైన వేస్తూ ఇట్లా ఇట్లా కిందికి తీసుకొ తీసుకపోయి అందులోకి ఆ బకెట్లోకి వాటర్ వచ్చేటట్టు బాటి తీసుకొని అవి చేది ఒక బకెట్లో పోస్తాము ఇట్లా అనేది బాగా కష్టమైతుంది బావిలో నీరు తోడడం అనేది చాలా కష్టమైన పని మళ్ళీ బావే కాకుండా సంపు కూడా ఉంటుంది సంపులో కూడా బొక్కెనా తాడు కట్టుకొని చేదుతుంటాము ఎట్లా చేయడం వల్ల చేతులు అనేది బాగా నొప్పి వస్తుంటాయి మొత్తం చేతులు అనేది రెడ్గా అయితాయి కందిపోతాయి కాబట్టి మేము ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ మోటర్ని వాడుతున్నాం మోటార్ పెట్టుకోవడం వల్ల బావిలో నీటిని తిన్ తీసి బయటకు ఇస్తుంది ఈజీగా ఒక మనం కానీ కరెంట్ బిల్లు వస్తుంది నీటిలోని మోటార్ వాడుకోవచ్చు బయటి మోటర్ వాడుకోవచ్చు నీటిలో మోటర్ అయితే నీటి లోపల ఆ ట్యాంక్ లోపల సెట్ చేస్తే మనకి వస్తుంది అదే బయటి మోటర్ అయితే ఆ మోటర్కి పైపు పెట్టి ట్యాంక్లోకి వేసి ఇంకొక ఇంకొక వైపు నుంచి వెళ్లి మోటర్ పైపు పెట్టినమనుకో అలా వస్తుంది మోటారు యూజ్ చేయడమే మంచిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ కష్టంగా అనిపించదు కరెంట్ బిల్లు కూడా బాగా తక్కువనే వస్తుంది ఇట్లా మేము బావిలోకి ఒక మోటార్ని పెట్టుకొని పైన ఒక ట్యాంక్ పెట్టుకోవడం వల్ల మోటర్ వేసినప్పుడల్లా మాకు ట్యాంక్లోకి వాటర్ వస్తాయి ఆ వచ్చిన ట్యాంక్లో నీటిని మేము ఈజీగా ఉపయోగించుకుంటాం ఎప్పుడైనా మోటర్ కరాబ్ అయినప్పుడు చేతి పెట్టి చేదు కోవల్సి వస్తుంది